ప్రజలు ఎదుర్కునే సాంకేతిక ఇబ్బందులు నాకు తెలిసినవి ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలు చాలా ప్రజలు ఇంటర్నెట్ కనెక్షన్ గురించి సమస్యలు ఎదురుకుంటున్నారు కొన్నిసార్లు వేగం తక్కువగా ఉండడం వల్ల కనెక్షన్ ప్రాబ్లం రావడం వల్ల విద్యార్థులు ఖచ్చితంగా ఇంటర్నెట్ క్లాసులు వినలేకపోతున్నారు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్లో చాలా సమస్యలు వస్తాయి వాటి యొక్క నైపుణ్యం వాటి యొక్క అవసరం అవేవి తెలియక కొన్నిసార్లు అనవసరమైన పొరపాటులు చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కంటున్నారు హార్డ్వేర్ సమస్యలు కంప్యూటర్ మొబైల్ ఫోన్లు లేదా ఇతర గ్యాడ్జెట్లు హార్డ్వేర్ సంబంధిత సమస్యలు కూడా తరచుగా వస్తుంటాయి ఒకే ఒక భాగం పనిచేయకపోవడం వల్ల మొత్తం పరికరం పనిచేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు కొన్నిసార్లు టెక్నికల్ పదాలు వాక్యాలు సులభంగా అర్థం కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్రజలకు వాటి మీద అవగాహన ఇవ్వడం చాలా ముఖ్యం అందులోను కొన్ని ట్యూటోరియల్స్ పెట్టి మార్గ నిర్దేశాలు ఇవ్వడం వల్ల చాలా సహాయం పొందవచ్చు మిత్రుల సహాయం తీసుకోవడం దాని ద్వారా కొన్ని సాంకేతిక ఇబ్బందులను చాలా సులభంగా ఎదుర్కోవడం జరుగుతుంది పరిష్కారం కోసం చాలా విధానాలు ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం చేసి సాంకేతిక పరక్ష పరిష్కారాలను ప్రజలకు చేరువ చేస్తాం